మనం మనమిప్పుడు నెక్స్ట్ టూరిజం డెస్టినేషన్ పాయింట్ వచ్చేసి అరకు వ్యాలీ అంట మనకి ప్రోమోషన్స్లో ఏం చెప్పారంటే లైక్ అప్ అండ్ డౌన్కి వచ్చేసి ఒక కస్టమర్ని ఫిఫ్టీన్ హండ్రెడ్కి లైక్ మన మన ట్రావెల్ బస్సు వచ్చేసి మేడం మిమ్మల్ని ఈ ఈ బస్ ఈ స్టాప్ ఉంది కదా మన లోకల్ బస్సెస్ అవన్నీ డ్రాప్ చేసే బ బస్సునుండి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాము మీరు వన్ డేకా టు డే ఆ త్రీ డే ఎన్ని డేస్ స్టే చేసినంకా మళ్ళీ తర్వాత మీరు రిటర్న్ అవుతారు కదా రిటర్న్ అయ్యే దానికి కూడా కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జు దాంతోపాటు వన్ డే అకామిడేషన్స్ మనం తీస్కపోయే హోటల్కి ఇంకా వాళ్ళిష్టమున్నహోటల్కి వెళ్తానని అంటే నేమో థౌజండ్ ఛార్జ్ అప్ అండ్ డౌన్ ఛార్ ఓన్లీ బస్సు ఛార్జెస్కి మాత్రమే అనుకుంటేనేమో థౌజండు లేదు వన్ డే వన్ డే స్టే చేస్తాం వన్ నైట్ డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండడానికి అప్ అండ్ డౌన్ ఛార్జెస్కి కాను వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ తీసుకొని తీసుకెళ్లాలి అని మన రూలు ఇంకా మనం ఈ విధంగా మనం ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి మీకింకేమన్నా చెప్పారా ప్రమోషన్స్కి ఇట్ల ఆఫర్స్ లాగా చెప్పండి కస్టమర్స్కి అని ఇంకేమన్న ఆఫర్సు స్ప్లిట్టు చేయకుండా గ్రూప్గానే తీసుకెళ్లాలి గ్రూప్గానే తీసుకురావాలి వాళ్ళందరిని అవును ఎవరన్నా చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటే జాగ్రత్త చూసుకో ఎందుకంటే వ్యాలీ కాబట్టి ఇది మొత్తం కొండల ప్రాంతంలా ఉంటుంది కాబట్టి పిల్లలతోని జాగ్రత్తగా ఉండాలి నాగు అవునవును అవును అది మీటింగ్లో పాయింట్ ఎత్తాను అవును ఆవ అదొక పాయింట్ ఎత్తిన మీటింగ్లో యా మాకు అవైలబుల్ ఉన్నారు నేను మీకు ఫార్వర్డ్ చేస్తా దాన్ని కాంటాక్టు మీరు మాట్లాడొచ్చు ఓకే అండి ఇవే మీ పాయింట్స్ తెల్సుకుందామనడానికి కాల్ చేసినానండి